స్వాతంత్రోద్యమం గురించి చెప్పాలి అనుకుంటే ముందుగా సిపాయిలు తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరం గుర్తుకు వస్తుంది తరువాత కాలంలో గాంధీ గారు స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు సుమారు రెండు వందల సంవత్సరములు పైగా బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు వారి దోపిడికి భారతదేశం ఆర్థికంగా చాలా దెబ్బతినింది ఎన్నో ఉద్యమాలు జరిగి ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము అందుకు ఎందరో మహానుభావులు సహకరించారు ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమం శాసన ఉల్లంఘనం మొదలగు అనేక ఉద్యమాలు జరిపి ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రాన్ని పొందాం ఎందరో మహానుభావులు లాలాలజపతిరాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ సర్దార్ వల్లబాయ్ పటేల్ దాదాబాయ్ నౌరోజీ సుభాష్ చంద్రబోస్ మొదలుగు దేశభక్తులు ఎంతో శ్రమకోర్చి మనకు స్వాతంత్రాన్ని సంపాదించారు ఎందరో వీరవనితలు ఝాన్సీ లక్ష్మీభాయ్ సరోజనీ నాయుడు మొదలగు వారు ఇందులో తమ వంతు సహకారాన్ని అందించారు